ఆ ఆ చెప్పండి ఎవరు ఆ అవునండి ట్రావెల్ ఏజెంట్ నే చెప్పండి మ్యామ్ మ్యామ్ విజయనగరం జిల్లాలో తాటిపూడి గ్రామం ఉంది మ్యాడం అలాగే విజయనగరంలో విజయనగరం గజపతుల కోటలున్నాయి అలాగే మ్యామ్ విజయనగరంలో బాగా ఫేమస్ ఏదంటే పైడితల్లి పండగ మ్యాడం శ్రీ పైడితల్లి అమ్మ పండగ శ్రీ పైడితల్లి అమ్మ పండగ అనేది మంగళవారం రోజు జరుగుతుంది వారాల టైం పదో నెలలో ఆ అది చాలా గ్రాండ్ గా జరుగుతుంది మ్యామ్ ఆ రోజు మూడు రోజులు జరుగుతుంది పండగ ఆ మూడు రోజులు బాగానే జరుగుతుంది చాలా గ్రాండ్ గా జరుగుతుంది సినిమాలు కూడా తీస్తారండి ఆ అలాగే ఆ చుట్టాలు అందరు బంధువులు అందరు వస్తారు దాదాపు ఒక లక్ష మంది జనాభా ఉంటారండి ఆ బాగుంటుంది మ్యాడం అలాగే డామ్ పెద్దలు టెంపుల్ కూడా బాగుంటుంది మ్యాడం మీరు ఎన్ని రోజుల్లో వస్తారు మ్యాడం టు డేస్ ఆ మ్యామ్ అదే మ్యామ్ అదే మ్యామ్ మీకు రూమ్ కూడా అవైలబిలటి ఉంది మ్యాడం ఎస్విఎన్ లేక్ ప్యాలెస్ లో రూమ్ కూడా అవైలబిలిటి ఉంది రూమ్ కి పర్ డే త్రీ థౌసండ్ పడుతుంది మ్యాడం ఫుడ్ అయితే ఎక్స్ట్రా మ్యాడం అవును మ్యాడం అండ్ ఈ పైడితల్లి అమ్మ పండగ చాల ఫేమస్ అమ్మ మీకు ఎక్కడ జరగనంత గ్రాండ్ గా జరుగుతుంది మ్యామ్ అవునండి ఇది అశోక్ గజపతుల అదే గజపతి రాయలవారి సిస్టర్ అన్న మాట ఆమె దేవతగా వెలిసింది అవునండి మీరు వచ్చినప్పుడు ఒకసారి కాల్ చేయండి మ్యాడం ఓకే మ్యాడం ఉంటాను